నా యోగ ప్రయాణంలో నాకు ఎంతో ప్రియమైన ఆసనం పద్మాసనం ఇది మనసును ప్రశాంతపరచడంలో ఆత్మచైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది పద్మాసనం ద్వారా నేను నా అంతర్గత శాంతిని సమతుల్యతను పొందిన అనుభూతిని పొంద పొందాను ఇది నన్ను భవిష్యత్తులో మరింత ధ్యానానికి ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రేరేపిస్తాయి నా ప్రియమైన యోగా ఆసనం పద్మాసనం నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ప్రారంభంలో ఇది సాధారణ ఆసనం మాత్రమే అనిపించింది కానీ అభ్యాసం ద్వారా దాని లోతు అర్థం ప్రయోజనాలను గ్రహించటం ప్రారంభించాను దీని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరడం మానసిక స్థిరత్వం పెరుగడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆసనం నాకు శక్తిని శాంతిని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందించాయి నేను ప్రస్తుతం హఠ యోగ వంటి కొత్త యోగ భంగిమలను నేర్చుకోవడం లేదు నా యోగా అభ్యాసం ప్రారంభంలో సరళమైన అంశాలను ప్రాణాయామాలను నేర్చుకోవడంతో మొదలైంది కొద్ది కాలం గడవడంతో యోగా నేర్చుకోవడంతో నా దృష్టి కోణం మారింది మొదట నా దృష్టి కేవలం శారీరక వ్యాయామాలపై ఉండేది సులభ ఆసనాలు శ్వాస నిమిత్తా నిమిత్తమైన మొదలుకొని ప్రాథమిక యోగా పద్ధతులను నేర్చుకున్నాను అభ్యాసంలో అనుభవం పెరిగే కొద్దీ శారీరిక ప్రయోజనాల లేకుండా మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనలు పట్ల కూడా ఆసక్తి పెరిగింది నేను కొత్త ఆసనాలు నేర్చుకోవడానికి మూడు లేదా నాలుగు వారాల సమయం పడుతుంది యోగ ప్రయాణం నిత్యం